శారీరక వ్యాయామం అనేది కండరాలను సాగదీయడం మరియు బలపరచడంపై దృష్టి పెట్టి శారీరక కార్యకలాపం ఇది సాధారణంగా హృదయ స్పందన రేటు మరియు శ్వాస వేగాన్నిపెంచుతుంది శారీరక వ్యావ వ్యాయామం యొక్క కొన్ని ఉదాహరణలు నడవడం పరిగెత్తడం బైకు తీసుకోవడం మరియు ఈత కొట్టడం యోగా అనేది శారీరక కార్యకలాపం ఇది శారీరక స్థితి మనసు మరియు ఆత్మను సమతుల్యం చేయడంపై దృష్టి పెడుతుంది ఇది శారీరక వ్యాయామం మరియు ధ్యానం యొక్క సంయోగం యోగా భంగి భంగిమలు మీ శరీరాన్నిసాగదీస్తాయి మరియు బలపరుస్తాయి మరియు అవి మీ మనసును ప్రశాంతం చేయడానికి మరియు ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడతాయి